చెప్పండి సరే అండి వేసేసున్నారా తెల్ల తెగులా తెల్ల తెగులొచ్చేసుందా అయితే షాప్కి రండి షాప్ దగ్గర ఇచ్చిన లిస్ట్ ఉంది బుక్ లిస్టు ఉంది ఏ తెగులుకి ఏ మందు కొట్టాలి అనే బుక్ లిస్టు ఉంది దాన్ని వెరిఫై చేసుకుని మీరు ఒక పైరు శాంపుల్గా కూడా తీసుకురండి పైరు శాంపుల్గా తీసుకున తీసుకునొచ్చారంటే షాప్కాడికి ఆ తెగులు చూసి దానికి ఏమి ఏ రకమైన మందులు కొట్టాలనేది చూసి ఇస్తామండి

విత్తనాలని ఎపుడూ తడి ప్రదేశాల్లో పెట్టకూడదండి డ్రై ప్రదేశాల్లో పెట్టుకుని వాటిని క్లీన్ చేసుకుని నానబెట్టి తరువాత మొలకెత్తి వాటిని ఆ మొలకెత్తిన వాటిని నీట్గా పొలంలో చల్లుకుని అప్పుడు నీట్గా పొలంలో మొక్కలు బాగా వస్తాయండి విత్తనాలని నేనిచ్చిన విత్తనాలని మీరు ఒకసారి చూసుకుని నీట్ చేసుకొని క్లీన్ చేసుకుని తరవాత మీరు ఏ ప్రోసెస్ అయినా చెయ్యాలండి వానల్లో వానలు పడేటప్పుడు విత్తనాలు చల్లితే అవి నిలుస్తాయండీ ఈ మరీ ఎండలు కాకుండా మరీ వానలు కాకుండా మీడియం టెంపరేచర్ ఉన్నప్పుడు ఆ విత్తనాలు జల్లుకోవాలి ఆ టెంపరేచర్ ప్రకారం విత్తనాలు చల్లుకుని వాటికేమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటే మొలకలు బాగా వస్తాయండి ఇప్పుడు మందులేమి కొట్టే పనిలేదండి ఇప్పుడు చల్లుండే విత్తనాలకి పైరొచ్చి వాటికీ గ్రోత్ అయిన తరువాత కావాల్సుంటే వాటికేదైనా తెగులు పడినా ఎదుగుదల లేకపోయినా అప్పుడు కొట్టాలండి కాని ఇప్పుడు ప్రజెంట్ కొట్టకూడదండి మందులు మీరు రేపు రండి రేపు పది గంటల తరువాత రండి అది పైరెత్తుకుని రండి పైరు తీసుకుని దాని చూపించాలి కదా దాన్ని చూడాలి కదా ఆ పైరు శాంపుల్ తీసుకుని రండి షాప్కి ఇంకేమి అమ్మ వచ్చేయి